చాలా ధన్యవాదాలు డ్రైవర్ గారు నాకు ఈ నగరం చాలా కొత్త ఈ నగరంలో నేను మొదటిసారిగా వచ్చాను ఈ నగరంలో వచ్చినప్పుడు నేను చాలా భయపడ్డాను ఈ నగరంలో నాకు ఏ ప్రదేశాలు కూడా సరిగ్గా తెలియదు అందువల్ల నేను ఇక్కడికోచ్చి ఎలా జీవించాలి ఎలా నా గమ్యానికి చేరుకోవాలి అన్నది నేనెప్పుడు భయపడుతూనే ఉన్నాను అటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మీ క్యాబ్ కారు ఎ ఎక్కినా తరవాత మీరు తగిన సమయంలో తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతోనే మీరు నా గమ్య స్థలానికి తీసుకొని వచ్చారు నేను మా గ్రామంలో ఉన్నప్పుడు చాలా మంది అన్నప్పుడు విన్నాను పట్టణంలో నగరంలో వెళ్లిన తరవాత అక్కడ ఎక్కువ మంది మోసం చేసి ఎక్కువ డబ్బులు తీసుకొని తక్కువ దూరంలో ఉన్న ప్రదేశానికి కూడా ఎక్కువ దురంలా చూపించి ఎక్కువ దూరం తిప్పించి ఎక్కువ డబ్బును తీసుకుంటారని నేను విన్నాను దీనితో నేను చాలా భయపడ్డాను కానీ ఇక్కడికి చేరుకున్న తరవాత మీరు తక్కువ సమయంలోనే అతితక్కువ ఖర్చుతోనే నా గమ్య స్థలానికి తీసుకొని వచ్చారు ఈ కొత్త నగరంలో అందరు డబ్బులను ఎక్కువగా తీసుకొని మోసం చేసేవారే ఉంటారని నేను భావించేవాణ్ణి ఇప్పుడు మీ ద్వారా మీరు చూపిచ్చిన మర్యాద మీరు తీసుకొచ్చిన విధానం మీరు మా లాంటి ప్రయాణికులు పట్ల చూపిచ్చే గౌరవానికి నేను చాలా ఆనందించాను మీరు ఇలాగే అందరి ప్రయాణికులకు ఇదేవిధంగా ప్రవర్తనను కలిగి ఉంటున్నారని నేను ఆశిస్తున్నాను నేను చాలా ఆనందిస్తున్నాను కూడా ఇటువంటి వ్యక్తులు ఈ నగరంలో ఇంకా ఉంటారని ఆశిస్తున్నాను ఇటువంటి వ్యక్తులు ఈ నగరంలో ఉన్నంత వరకు కొత్త వాళ్లకి ఎటువంటి భయము ఉండదు తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతోనే అన్ని చోటలకు తీసుకు వస్తారు మరియు మీ యొక్క ప్రయాణం లో నేను ఒక కొత్త స్నేహితుణ్ని కూడా పొందాను మీరు మీ డ్రైవింగ్తో చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని కూడా తక్కువ ఖర్చుతోనే తీసుకు వెళ్తున్నారు మీరు ఇలాగే కొనసాగుతూ ఉంటే మీరు ఖచ్చితంగా అత్యుత్తమ స్థానాన్ని పొందుతారు మీ యొక్క నిజాయితీ కి నేను ఎప్పుడికి ధన్యవాదాలు కు కృతఙ్ఞతలు చూపిస్తున్నాను మీరు సహాయపడిన ఈ సహాయానికి చాలా ధన్యవాదములు